పర్యాటకులు సందర్శన కోసం ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు మా ప్రాంతంలో ఆంజనేయస్వామి టెంపుల్ అట్లాగే కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం కూడా తప్పక చూడాల్సిన దేవాలయాలు వీటికోసం చాలా దూరాలనుంచయితే పర్యాటకులు వస్తూ ఉంటారు